చెప్పండి సార్ ఏం కావాలి ఆయ్ అబ్బో అంతా వంద లీటర్లు అండి ఏ రోజుది అండి మంగళవారం అంటే మూడు రోజులు టైం ఉందండి ఆ ఈ రోజు గురువారం ఆ ఉందిలెండి టైమ్ ఉంది సరే అంటే ఏంటండీ వంద లీటర్లు అంటే మీరు దేనికి అండి వంద లీటర్లు ఆ పెరుగు మీ దగ్గరే తోడి పెట్టుకుంటారు మీ ఇలా అడుగుతున్నాను అని ఏమి అనుకోకండి హ పన్నీరు మీకు మేమే తయారు చేసేస్తాం అండి కావాలంటే పన్నీరు మా దగ్గర రెడీగానే ఉంటుంది సరే మీ ఇష్టం అదే నె అంటే ఏం లేదండి మీరు ఎప్పుడు అదేలేండి పన్నీర్ తయారు చేసిన అది కొ ఫ్రిడ్జ్ లో ఉండాలండి గడ్డకట్టాలి అంటే మీకు ఫ్రిడ్జ్ ఉండాలి మీకు ఫ్రిడ్జ్లు ఉన్నాయంటే నాకేం అభ్యంతరం లేదండీ మీకు ఇంటి దగ్గర ఫ్రిడ్జులు మంచివి ఎక్కువ పట్టే ఫ్రిడ్జులు ఉంటే పర్లేదు గడ్డకట్టాయి సర్లెండి అయితే అంటే మా మా దగ్గర ఫ్రెష్ పాలు ఉంటాయి అండి ఎప్పుడు పితికిన పాలు అప్పుడే అమ్ముతాం కాకపోతే మీరు వందలీటర్లు అడుగుతున్నారు కదండి ఈ వందలీటర్లు అనేవి నేను ఒక్కే నా దగ్గర అయితే అంతా ఒక్కే సారి దొరకదండి మీకు ఇస్తానండి నేను మా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇలాగే అక్కడి నుంచి మేము తెప్పిస్తాం అండి వచ్చేసే మంగళవారంకి కాకపోతే కానీ మీరు ఆటో అది మీరే పురమాయించుకోవాలండి ఆ అంటే డబ్బాలు మేమే ఇస్తాం కానీ అండి తిరిగి మీరు తెచ్చివ్వాలండి మరి పాల డబ్బాలు సరే అడ్వాన్స్ అడ్వ లీటరు మేము ఇక్కడ అమ్మేది ఆండీ స్వచ్చమైన పాలు కాబట్టి మేము వంద రూపాయాలు అమ్ముతాం ఆండీ లీటరు మీరు వంద అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఆ ఎనభై ఐదు వేస్తానండి లీటరు ఒకేసారి పట్టుకెళ్తున్నారు కాబట్టి అంటే నా దగ్గర ఉన్నది నేను చేస్తానండి నేను బయట నుంచి తెప్పిస్తాను కదండి కొన్ని లీటర్లు సరేనండి సరే సరే సరే అండి ఇంకా మీకు యెనభైకే వేస్తాను లెండి ఎనభైకా అడ్వాన్స్ ఏమైనా ఇస్తే బాగుంటుందండి రె రెండు వేలండి సరే అండి అయితే అదుగోండి దాని మీద సంతకం పెట్టండి ఆ ఆటోకి గట్ట మీరే పురమాయించుకోండి ఆ రోజు సాయంత్రానికి ఒక్కొ వచ్చి ఒక రోజు ముందే చెప్తే నేను సాయంత్రానికి మీకు ఆ ఏర్పాటు చేసేస్తానండి సరేనండి ఉంటామండి